నాకు తెలుగు భా మన తెలుగు భాష కాకుండా వేరే భాషలు ఇతర భాషలు మాట్లాడేటప్పుడు ఎదురైన సంఘటనలు మీకు చెప్పబోతున్నాను ఏమిటిది అని అంటే మన తెలంగాణ మనది తెలంగాణలో నల్గొండ నార్మల్గా తెలంగాణ వాళ్ళు ఏయ్ ఏంటిరా ఎక్కడున్నావు ఎప్పుడొస్తావురా చీరేస్తా బిడ్డ బొంద పెడతా అని మనకాడ మాట్లాడతాడు మాట్లాడతారు ఇంకోటి ఇది ఏమిటి అని అంటే మేము ఫ్రెండ్స్తోటి తిరుపతి పోయిన క్షణంలో ఇక్కడి నుంచి ట్రావెల్ అవుతున్న టైంలో ట్రైన్లో మాకు జరిగిన సంఘటన ఏమిటిది అని అంటే ఎవరో వాళ్ళు హిందీ హిందీలో గుజరాత్ భాష అని తెలిసింది మాకు ఉంటూ ఉంటూ ఉంటూ కనుక్కుంటే వాళ్ళు ఏం చెబుతున్నారో అర్థం కావట్లేదు నాకు ట్రైన్లో ఫుల్లుగా రష్ ఉన్నారు పబ్లిక్ ఫుల్లుగా ఉన్నారు మనుషులు సందులేకుండా ఇసుక వేస్తే ఇసుక రాలునట్టు జనాలు మన స్టాప్ దగ్గర మా స్టాప్ దగ్గర నల్గొండలో వాళ్ళందరికీ దాటుకుంటూ పోవాలి మేము తిరుపతి పోవాలంటే దాటి లోపల వెళ్ళాలి కాబట్టి మేము పడ్డ బాధలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఏమిటిది అని అంటే జడి మాకు మాకు వాళ్ళు గుజరాత్ భాషోళ్ళు కలిశారు కలిస్తే మేము జరుగు అన్నా జరగండి మేము లోపలికి పోతాం అని మన భాషలో తెలుగు భాషలో అని నేను అంటే వాళ్ళు మనకి చెప్పింది అసలు ఏమి అర్థం కావట్లే ఏమి అర్థం కావట్లేదు నేను వాళ్ళకి సైగలతోటి ఇంగ్లీషులో మాట్లాడో కొంచెం రాని భాషలో వాళ్ళతో అట్లా మాట్లాడి ప్రయత్నించి జరిగే లోపల కాలితో ఇట్లా జరిపి సైగతో ఇట్లా చేతులు సైగ చేశా కానీ జరిగారు లోపలికి పోయాము అక్కడ ఏమైందని అంటే సమోసా వాడు వచ్చాడు ట్రైన్లో ట్రైన్లో సమోసా వాళ్ళు సమోసా సమోసా అనుకుంటూ రాంగానే తీసుకున్నాము మా భోగిలో అందరూ సేమ్ టు సేమ్ అందరూ వాళ్ళే ఉన్నారు తీసుకోగానే వాడి కాడ సమోసా అమ్మే వాడి కా వచ్చి చిల్లర లేదు కాబట్టి మాతో అన్నాడు వాడు అమ్మేటోడు కాబట్టి ఆయనకి గుజరాతీ వచ్చు అన్ని భాషలు వచ్చు కాబట్టి ఏమైందని అంటే వాడు తెలుగోడే వాడికి అన్ని భాషలు వచ్చు వాడికి ఏమో ఈయనిస్తాడు అని చెప్పేసాడు డబ్బులు నాకేమో అతను ఇస్తాడు అని నాకు చెప్పేసాడు నేనిప్పుడు ఆయన కాడికి పోయి డబ్బులు తీసుకోవాలి డబ్బులు తీసుకోవాలంటే నాకు భాష రాదు ఎంతసేపు నా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు అని అరిచి అరిచి నా తలకాయ నోరు సొల్లు వాగింది తప్ప అతనికి సరిగా అసలు అర్థం కాలేదు వాడు నాకు డబ్బులు ఇవ్వలేదు దిగేలోపల చిన్న పెన్ను పేపర్ పట్టుకుని లెక్క చేశాను అక్కడ సమోసా అని ఇంగ్లీషులో రాశాను అయితే తను అర్థం చేసుకున్నాడు పక్కన కూర్చోబెట్టుకుని ఈ డబ్బులు ఇదిగో నీవి అంటే వాళ్ళ భాషలో నాకు వచ్చిన కొంచెం ఆ భాషలో అతనికి నీవి అనేసి ఆయనకు అర్థం అయ్యేటట్టు రాశాను నావి అని రాశాను తను చేంజ్ ఇచ్చిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నాకు డబ్బులు ఇచ్చేశాడు థర్టీ రూపీస్ చేంజ్ ఫిఫ్టీ ఇస్తే నాకు ఫిఫ్టీ ఇచ్చాడు నాకు చేంజ్ లేకపోతే డైరెక్ట్ సి సిక్స్టీ ఇచ్చాడు అంటే నాకు ట్వంటీ ఇవ్వాలి ఆయన థర్టీ ట్వంటీ ఇచ్చేసాడు ఎట్లనో గట్ల ఇబ్బందులు పడుతూ ట్రైన్లో దిగేసాం దిగంగానే మళ్ళా తిరుపతి స్టేషన్లో దిగాము దిగంగానే తమిళనాడు తమిళనాడోళ్ళు ఏం చేశారని అంటే అది తెలుగే అది ఆంధ్ర ఆంధ్ర వాళ్ళదే తెలం ఆంధ్ర కిందొస్తదది తెలుగు భాషోళ్ళదే కాకపోతే ఏమి ఏమైందని అంటే మేము పోయే లోపల ఫుల్ రష్ ఉన్నారు దిగారు ఇప్పుడు అక్కడ దిగంగానే ఆటోలో ఎవరెవరో తెలుగు వాళ్ళతో మాట్లాడి తీసుకున్నారు పోనీలే తమిళ్ వాడు ఆటో మా కోసం అక్కడుంది మా కోసం అని కాదు మేము తెలుగోడు అనుకుని పోయి గట్టిగా అరిచి మాట్లాడినా కొట్టడానికి వచ్చాడు నాకు ఏమైంది అని అంటే పక్కన ఆటో వాడున్నాడు ఆయానకి తెలుగొచ్చు ఆయనికి పోయి ఇలా అన్నా ఆయన కొట్టడానికి వస్తున్నాడని తర్వాత ఆయన భాషలో అన్నాడు తర్వాత సారీ సారీ అనేసి అన్నారు ఆయన ఆటో ఆటో అనుకుంటూ పోతే ఆయన ఉన్నాడు ఇంతసేపు మాట్లాడి మళ్ళా ఎక్కండి ఎక్కండి అని వాళ్ళ భాషలో అంటుంటే సర్లే ఎంతైనా ఒక ఆయనతో ఆన్ అనిపించుకుని ఎక్కేసాము అక్కడ పోగానే రూట్ మర్చిపోయాం ఇప్పుడు అడగాలంటే తనకే అడగాలి అస్సల హిందీ అయినా మన గుజరాత్ సైడ్ నుంచి అయినా కొంచెం రావచ్చు కొంచెం వస్తుంది తమిళ్ ఏమొచ్చు మనకి తమిళ్ అస్సలు రావట్లేదు రాకరాక టికెట్టు దర్శనం టికెట్ అని ఏదో కొంచెం తనకి అర్థం అయ్యేటట్టు మనం తెలుగు కొంచెం ఎందుకంటే చుట్టుపక్కల ఆయనకి తెలుగు ఇచ్చారు కదా ఆయనొక్కటే తమిళ్ కాబట్టి తెలుగు కొంచెం ఆయనకి అర్థమవుతుంది కాబట్టి కొంచెం కొంచెం తెలుగులో మాట్లాడితే ఇట్లా చేతులతోని సైగలుతోని చెప్పటం ఆయన ఆయన భాషలో చేతులతో చెప్పటం గట్టిగా అట్లా అట్లా అట్లా కొంచెం మాకు రిలేషన్షిప్ అనేసి జరిగింది అయిపోయింది తను చెప్పాడు మేము ఇక్కడి నుంచి ఆటో దిగి వెళ్ళిపోయాము పోగానే అక్కడ మొత్తం టోకెన్ తీసుకున్నాం పైన పోగానే వాళ్ళు అక్కడ కూడా తమిళోళ్ళు అన్నం తినే కాడ సంఘటన ఒకటి అది ఇంకా సీరియస్ షాపులోకి పోయాము షాప్లోకి పోయి షాపులోకి పోయాం అక్కడ తమిళోళ్ళు మొత్తం ఆ తమిళోళ్ళులో మేము తింటానికి పోతే తెలుగులో మేము అడుగుతుంటే వాళ్ళేమో మనకి మన భాష వాళ్ళకి అర్థం కావట్లే వాళ్ళ భాష వాళ్ళకి అర్థం కావట్లే మనం ఇంకా సైగల తోటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం కొంచెం తెప్పించుకున్నాం డబ్బులు ఇచ్చే కాడ ఇప్పుడు ఒక గొడవొచ్చింది డబ్బులు ఇచ్చేటప్పుడు మేము ఫైవ్ హండ్రడ్ ఇచ్చాం అక్కడ జరిగింది అక్కడ ఇచ్చింది ఐదువందలు మేము అక్కడ తిన్నది రెండువందల డబ్భై అట్లా అయింది మాకు చేంజ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర లెక్కలు రావట్లేదు లెక్కలు రాని టయానికి మనకేం చేయాలో నేను చెప్పేది ఆయనకి అర్థం కావట్లే ఆయన చెప్పేది నాకు అర్థం కావట్లే ఇంక అట్టనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా బుక్కు పెన్ను తీసుకుని రాసి ఏదో చేసి ఇచ్చేసాం అయిపోయింది అంతటితో అక్కడి నుంచి మళ్ళా ట్రైన్ ఎక్కాం ట్రైన్ ఎక్కి అరుణాచల్ప్రదేశం పోయాం అది అచ్చం ఆంధ్ర ఏమండీ ఏం చేస్తున్నారు తిన్నారా అని అనే భాషలవి అక్కడ పోతే అక్కడ మన భాషకి మన తెలుగులోనే ఇన్ని రకాలైనవి ఉన్నాయా అనేసి ఒక డౌట్ తోటి అక్కడ మేము పోగానే అక్కడ కూడా అలాగే ఏదో అక్కడ చూసాము అక్కడి నుంచి మళ్ళా శ్రీశైలం వచ్చాం శ్రీశైలం రాంగానే అక్కడ కూడా బీహారోళ్ళు ఉన్నారు బీహార్ లాంగ్వేజోళ్ళు అక్కడ ట్రైన్ లేదు బస్సులో వెళ్ళాం బస్సు తోలే ఆయనేమో బీహార్ టికెట్ ఆయన బీహారోళ్ళు వాళ్ళు జాబ్ కొట్టుకున్నారంట ఎట్లా జాబ్ ఇచ్చేశారు వాళ్ళకి బీహారోళ్ళు వాళ్ళు చెప్పేది మనకి అర్థం కావట్లే నేను అలాగే అడుగుతూ అడుగుతూ జస్ట్ వాడికి ఇంత కావాలి టికెట్ ఎంత అయిద్ది అని రాశాడు తెలుగులో రాశాడు బోర్డు మీద అక్కడ రాసుకున్నాం బస్సు ఎక్కేసాం అక్కడి నుంచి మళ్ళా జర్నీ స్టార్ట్ చేశాం శ్రీశైలం కాడ నైట్ సెవెన్ అయ్యింది అక్కడ అయితే మనకి పైన పోనీయట్లేదు పోనీ అంటే అక్కడ ఏమైందంటే పెద్ద టాస్క్ వచ్చి పడ్డది సంఘటన పోనీ అనే టైంలో అక్కడ బీహారోళ్ళు ఉన్నారు తమిళోళ్ళున్నారు అన్నీ అప్పుడు రష్ టైం అది పబ్లిక్ అంటే జనాలుండే టైం అది ఆ టైంలో అందరున్నారు మేము అడగక అడగక పోయి బీహారోళ్ళకో తమిళోళ్ళకో వాళ్ళకే అడుగుతున్నారు అయితే వాళ్ళు మమ్మల్ని డిఫరెంట్గా చూస్తున్నారు ఈ భాష ఏంది ఇట్టా ఉందని వాళ్ళు మమ్మల్ని డిఫరెంట్గా చూస్తున్నారు మేము వాళ్ళని డిఫరెంట్గా చూస్తున్నాం అలాగే ఎవడో ఆడ పర్సు మర్చిపోయారు పోతున్న టయానికి మార్నింగ్ అక్కడ యాడనో ఉన్నాం తర్వాతకి నైట్ ఆడ పైకి పోనీయట్లేదు అనేసి సైడ్కొచ్చి ఆలోచిస్తున్నాం ఏడ పడుకోవాలి రూమ్ ఏడుందో అది చూస్తుంటే పర్సు ఉంది కళ్ళ ముందర తను బీహారోళ్ళు కాడ అక్కడే ఉన్నారు మా వెనకాలే ఉన్నారు మేము ఇక్కడే ఉన్నాం అయితే పోయి ఆ తొందరపాటులో తీసుకున్నాను నేను డబ్బు పర్సు వెత్తుకున్నాను అది పర్స్ తనది కూడా కాదు అయితే తను ఆయన భాషలో వచ్చి ఇది నా పర్సు నా పర్సు అని నాకు నాకు బెదిరింపులు తోటి బెదిరిస్తున్నాడు అర్థం కావట్లేదు తను ఏం చెప్తున్నాడో అయితే నాకేంది ఆహా ఆశల నిజంగా ఆయన డబ్బులా సరే నేను మైకు నేను తీసుకుపోయినా అక్కడ కానివర్స్ కాడకి పోయి అక్కడ మైకులో చెప్పే కాడ అక్కడే ఇచ్చి ఇప్పించ్చేద్దాం డబ్బులు దాదాపు ముప్ఫైవేలు దాకా ఉన్నాయి ఇప్పించేద్దాం మనకెందుకు అని నేను అనుకున్నా ఆయనేమంటుండు అది నా డబ్బులని నా మీదకు వస్తున్నాడు నేను తన మీదకు పోయి గొడవ పెట్టుకున్నా అలా అలా జరిగిపోయింది

అయితే ఎలాగో తెలుగులో కూడా ఇలాంటి భాషలు ఉన్నాయని తెలిసింది ఇంకా ఉంటాయేమో తెలియదు నాకు తెలిసిన భాషలైతే నేను చెప్పాను